వంట చేయడం అన్నది వంట చేయడం అనేది నా అభిరుచే కావచ్చు కానీ నేను వృత్తిగా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు వంట చేయడం ఇష్టమే కానీ సందర్భం వస్తే దాన్ని వృత్తిగా కూడా ఎంచుకోగలుగుతాను చాలా సందర్భంలో నాకు తెలిసిన వాళ్ళు స్నేహితులు బంధువులల్లో వంట చేయడాన్ని కూడా ఒక వృత్తిగా ఎంచుకుంటున్నారు సో మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా సంపాదించుకోగలుగుతున్నారు వాళ్ళు సరి సమానంగా ఇతర ఉద్యోగాలల్లో అయితే ఎంతైతే సంపాదించుకోగలుగుతారో అంతకన్నా ఎక్కువ కూడా సంపాదించుకోగలుగుతున్నారు కాబట్టి వంటను వృత్తిగా మలుచుకోవడంలో తప్పేం లేదని నేను అనుకుంటాను తప్పనిసరిగా అవకాశం వస్తే నేను కూడా వంటను ఒక వృత్తిగా చేసుకుంటాను